ఇది వరకు రోజులలో పిల్లలు అయితే అందరు చక్కగా బయట ఆడుకునేవారు క్రికెట్ అని అష్ట చమ్మాలు ఇలాగ ఎన్నో క్రీడా కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉండేవారు ఇప్పుడు పిల్లలు అయితే ఇంట్లో కూర్చుని వీడియో గేమ్స్ అని టీవీ అని తమ సమయాన్ని వృధా చేస్తున్నారు దానివల్ల అనేక అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నారు ఇదివరకు రోజులలో అయితే పిల్లలు చక్కగా బయట ఆడుకోవడం వల్ల వ్యాయామం చేసేటట్టు ఉండేది ఆరోగ్యం కూడా చాలా బాగుండేది కానీ ఇప్పటి పిల్లలు అలా చేయడం లేదు కాబట్టి వారికి ఊబకాయం వస్తుంది అనారోగ్యం వస్తుంది ఎక్కడికి కదలకుండా అలాగే కూర్చుని ఉండటం వల్ల నడుము నొప్పి ఇలాగ అనేకమైన వ్యాధులతో బాధపడుతున్నారు ఇది వరకు ఆడుకునే పిల్లలు ఎంతో చక్కగా ఆరోగ్యంగా ఉండేవారు అలాగే ఇప్పుడు మనం ఉండడానికి ప్రయత్నిస్తే ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చు